ఆ రా అమ్మ

ఐడీ కార్డ్ పోయిందా ఏం లేదు బాబు రేపు పొద్దున వచ్చేటప్పుడు అడ్మిషన్ నెంబరుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు నేను ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసుకుని రేపు పొద్దున్నే రా రేపు నీకు ఐడీ కార్డ్ ఇస్తాను కంప్లైంట్ లెటర్లు ఏం అవసరం లెదు నేను అప్లికేషన్ ఇస్తాను అది ఫిల్ చేసి రేపు మళ్ళీ తీసుకురండి ఆ ఆఫీస్ రూమ్కి వెళ్ళి తీసుకో బాబు ఆ నేను చెప్పాను అని చెప్పు బాబు ఆ రేపు రా బాబు వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకొని రా ఆ సరే